నాకు ఇష్టమైన సాహిత్య శైలిలో ఫ్యాంటసీ ఊహా జనిత ప్రపంచాలు మాయాజాలం రకరకాల పాత్రలు ఉంటాయి విజ్ఞాన సాహిత్యం భవిష్యత్తు సాంకేతికతలు అంతరిక్షయాత్రలు కుృత్రిమ మేధా లాంటి అంశాలతో కూడిన కథలు సైకాలజికల్ థ్రిల్లర్ మానసిక సంక్లిష్టతతతో కూడిన కథలు మలుపులు అనుమానాలు దార్షిక సాహిత్యం మనిషి అర్థం జీవితం భావోద్వేగాల మీద ప్రశ్నలతో కూడిన రచనలు ఒక రకపు పుస్తకాలను మాత్రమే జీవితాంతము చదవగలిగితే నేను ఫ్యాంటసీ అని ఎంచుకుంటాను ఎందుకంటే అది అన్ని శైలిల మిశ్రమం ఉంటుంది సంభాషణలు విజ్ఞానం సాహిత్యాలు ప్రేమ తత్వం అన్నీ ఉంటాయి నిజ జీవితాన్ని మర్చిపోయేలా చేసే ఏకైక శైలి అని అనిపిస్తుంది నాకు ఇవంటే నాకు చాలా ఇష్టం